హలో సత్యం గారేనా అండి మాట్లాడేది డ్రైవర్ సత్యం మరి ఏంటండీ ఇంకా రాలేదు ట్యాక్సీ బుక్ చేసుకొని చాలాసేపు అవుతుంది కదా ఇంత ఆలస్యం చేశారేంటి నేను అర్జెంటుగా బయటికి వెళ్లాలండి నాకు అందుకే నేను మిమ్మల్ని బుక్ చేసుకున్నాను మా ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళాలి మీ ట్యాక్సీ అయితే మీరు త్వరగా వచ్చి తీసుకొని వెళ్తారు అని చెప్పేసి మీకు కాల్ చేశాను అండి నేను ఇంకా రాలేదు మీరు నాకు ఏమో ఆలస్యం అయిపోతుంది అక్కడ వెళ్ళాలండి మేము అర్జెంటుగా అసలు మీకు ఎందుకు ఆలస్యం అయ్యింది మీరు ఇంకా ఎందుకు రాలేదు నేను అక్కడికి వెంటనే వెళ్లాల్సి ఉంది మీరు ఎప్పుడు వస్తారు ఏ టైంకు వస్తారు కొంచెం చెప్తారా లేదంటే నేను ఇంకో ట్యాక్సీ బుక్ చేసుకోవాలా పోనీ ఏదో ఒకటి చెప్తే నేను ఈ ట్యాక్సీని రద్దు చేయడానికి చూస్తాను వేరే ట్యాక్సీ బుక్ చేసుకుంటాను మీ ఏజెన్సీ వాళ్ళకి కాల్ చేసుకుని చెప్పండి కొంచెం నేను అర్జెంటుగా వెళ్లాల్సిన పని ఉంది దెన్ ఆలస్యం అయ్యింది ఏంటి కనీసం ఫోన్ కూడా చేయలేదు చెప్పాలి కదండీ ఆలస్యం అయితే ఇలాంటి ఎమర్జెన్సీ టైం అప్పుడు మీరు వైట్ చేసి చెప్పాలి మాకు ఓకే అండి కొంచెం త్వరగా రావడానికి ట్రై చేయండి